చేపల వేట అనేది కొంతమందికి ఉపాధి కొంతమందికి సరదా కొంతమందికి అది ఒక అలవాటు కొంతమంది తరుచుగా సమయం వృద్ధా చేయకుండా ఖాళీ టైంలో చేసే పని వేటకు

జీవన శైలి వాళ్ళది ఇప్పుడు నను నాలాంటి వాళ్ళు సరదా కోసం లేదా ఒక హాబీగా దాన్ని చేస్తారు వలలు ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి వందలో ఒక యాభై అరవై శాతం అన్నీ వలలు ఒకేలాగా అల్లుతారు వాటి పొడవు వెడల్పుని బట్టి వలలు నిర్ధారిస్తాము నా దగ్గర వల లేదు కానీ చిన్న గాలాము దానికి ఒక ముళ్ళు కింద మునగటానికి సీసం లాంటివి మేము వాడతాం చేపలకు మేత మన భూమిలో దొరికే వానపాములు లేదా ఎర్రలు అని పిలిచే వాటిని ఆహారంగా వేసి మేము చేపలు పడతాం మా దగ్గర చేపల బుట్ట ఉంది చిన్నపాటి వల ఉంది పట్టిన చేపలన్నీ ఆ వలలో వేసి అదీ పైన ఒకటి పైనా ఒకవైపే దానికి తెరవటానికి సులభంగా ఉంటుంది అప్పుడు మేము ప పట్టిన చేపలు పైన వేసి మూసేసి అది నీటిలో వేస్తే చాపలు బతికి ఉంటాయి